నేను గత కొంత కాలం అదే ఇంచు మించు ఒక ఆరు నెలల బ్యాక్ ఆరు నెలల క్రితం నేను మా అమ్మగారికి సెల్ ఫోన్ ఆర్డర్ చేసాను ఆన్లైన్లో ఆర్డర్ చేయడంతో అట్లా చేసాను నాకు ఆర్డర్ తీసుకున్న ఒక నాలుగు ఐదు రోజులు నాలుగు రోజులకి మూడు రోజులకి వచ్చింది ఫోన్ వచ్చింది మాకు ఆయన వచ్చే డెలివరీ ఆయనే వచ్చి ఇచ్చారు తీసుకున్నాము వచ్చింది సంతోషం వచ్చింది కదా అని తీసుకున్నాము తీసుకొని ఇంట్లోకి వెళ్ళి దాన్ని దాన్ని ఓపెన్ చేస్తాము కదా ప్యాకింగ్ ఉంటుంది కదా ఓపెన్ చేసి దాన్ని ఓపెన్ చేసి చూసేటప్పటికీ సెల్ ఫోన్ కనబడలేదు ఇదేంటి సెల్ ఫోన్ లేదేంటి అని చూస్తే చిన్న బాక్స్ కనపడుతుంది ఆ చిన్న బాక్స్ ఓపెన్ చేసి చూస్తే ఇయర్ఫోన్స్ నేను పెట్టుకున్నది సెల్ ఫోన్ కదా మదర్ పెట్టిన అమ్మగారికి పెట్టింది సెల్ ఫోన్ కదా ఇది వచ్చింది ఏంటి అని చూస్తే అడ్రస్ కూడా రాంగ్ ఏంటి అని చెక్ చేస్తే అడ్రస్ మనదే ఉందండి మనదే ఉంది ఇది భలే మ్యాటరే నాకు కావలసిన వస్తువు అది మనకు ఉపయోగపడని వస్తువు అది ఇయర్ఫోన్స్ అనేవి ఉపయోగపడనివి మంచి కంపెనీ తెరిచి చూసి మంచి కంపెనీగానే అది ఉపయోగపడనిది మనకు కావలసినది మమ్మీకి మా అమ్మగారికి పదిహేను వేలు పెట్టి సెల్ ఫోను పెట్టుకుంటే ఇయర్ఫోన్స్ రావడం ఏంటి వెంటనే దాన్ని నేను వెంటనే నెగటివ్కి వెళ్ళిపోవాలి ఆలోచన ఏది ఎక్స్పీరియన్స్ ఇది ఎక్స్పీరియన్స్ వచ్చింది ఏంటి ఇదేంటి అబ్బా అన్న ఫీలింగ్స్ వేరుగా వచ్చేసాయి వెంటనే నేను దాన్ని ప్యాకింగ్ చేసి మళ్ళీ దాన్ని నేను పెట్టేసి ఆ డెలివరీ ఆయన ఆయన ఎక్కడ ఉన్నాడో ఆయన్ని చూద్దాము అని చెప్పి బయటికి వచ్చి నేను మళ్ళీ బండి ద్వారా తిరిగితే నాలుగు ఐదు వీధులను తిరిగాను కనబడలేదు ఆయన వెళ్ళిపోతాడు కదా మనం ఓపెన్ చేసి వచ్చేటప్పటికి టైమ్ పట్టింది వేంటనే నాలుగు ఐదు వీధులు తిరిగి ఏంటి ఇలా జరిగింది వేంటనే ఆన్లైన్లో చేద్దాము అంటే ఆ డెలివరీ ఆయనకీ చెప్పామనుకో కొద్దిగా ప్రోసెస్ కూడా స్పీడ్గా ఉంటుంది వాళ్ళు ఎలా చెబితే ఎలా చేయాలా అన్నది ఉంటుంది మన పద్ధతి వేరు వాళ్ళ పద్ధతి నేను ఉన్నాయని తెలుసుకుందామని తొందరగా వెళ్ళడం జరిగింది కొంత మళ్ళీ రెండు మూడు వీధులు తిరిగి తరువాత వచ్చేస్తుంటే మళ్ళీ నాకు కనబడటం జరిగింది అతనికి చెప్పాను ఇదేంటీ మాకు ఇలా జరిగింది ఫోన్ బదులు ఇలా వచ్చింది నాకు ఉపయోగపడనిది అంటే సార్ మీరు మీరు వెంటనే మళ్ళీ దాన్ని క్యాన్సల్ చేసేసి వేరేగా పెట్టండి తప్పు వచ్చింది అని చెబితే మళ్ళీ ఆన్లైన్లో ఈ నెంబర్ ద్వారా ఈ ద్వారా తెరిచేస్తే మీకు మళ్ళీ వస్తుంది అన్నారు దానికి నేను దానివల్ల కొద్దిగా ఇబ్బంది పడ్డాను ఇబ్బంది అంటే నెగటివ్గా అమ్మ అమ్మగారికి నేను వెంటనే ఫోన్ ఇవ్వాలి అనే సంతోషంతో ఎక్స్పీరియన్స్ నెగటివ్ ఎక్స్పీరియన్స్ రావడం చాలా ఇబ్బంది అయింది కొద్దిగా అప్సెట్ అయ్యాము అప్సెట్ ఫోన్ మళ్ళీ పంపించేయాలి అంటే మళ్ళీ ఇంచుమించు వన్ వీక్ పడుతుంది వన్ వీక్ ఒక వారం రోజులు పడుతుంది వారం రోజులు పట్టి మళ్ళీ రావాలి ఇదేంటి ఇలా జరిగింది అని కొద్దిగా ఇబ్బంది పడ్డాము దాన్ని మళ్ళీ పంపడం జరిగింది నాకు ఈ ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ విషయంలో నాకు ఎప్పుడు జరగలేదు ఈ ఈ విషయంలోనే ఈ వస్తువు ఈ ఫోన్ విషయంలో నాకు ఏదైనా కరెక్ట్గా వచ్చింది కానీ ఫోన్ బదులు అది రావడం ఏంటి అని కొద్దిగా ఇబ్బంది పడ్డాను